సంగీతం గురువు దగ్గర నేర్చుకోవటం ఉత్తమం కానీ నేను ఆ సంగీతం నేర్చుకోలేదు కనుక నాకు ఆ సంగీతం గురించి చెప్పటం కొంచెం రాదు కానీ ఆ అనుభవం నాకు తెలుసు సంగీతం అనేది సప్త స్వరాలలో ఉంటుంది ఇది ఒక అఖండమైన స్వరం ఇది నా అనుభూతిగా చెప్పగలను